చెప్పండి అంటే ఎట్లా అనిపిస్తుంది అంటే మీరు కూల్ వాటర్ ఏమైనా తాగారా అండి ఓకే అందుకని మీ పళ్లు అనేది కొంచెం జివ్వుమని లాగుతున్నాయి మీరు కూల్ వాటరు ఐస్ క్రీమ్స్ అవన్నీ అవాయిడ్ చేయండి వాటికి తర్వాత రేపు రండి నా దగ్గరికి మీరు హాట్ వాటర్ చేసుకొని దాంట్లో కొంచెం సాల్ట్ వేసి పుక్కలిస్తు ఉండండి అప్పుడు మీ పళ్ళు జివ్వు అనేవి కొంచెం తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి ఇంకా ఏమి చేస్తే రేపు పది గంటలకి అండి అపాయింట్మెంట్ తీసుకోండి సరే అండి ప్రతి ఒక్కటి నేను రాసి పంపిస్తాను మీరు బయట మెడికల్ షాప్ దగ్గర తీసుకోండి సరే అండి